ఫోన్ కనిపెట్టిన వాళ్ళు చాలా మంచివాళ్ళు ఫోన్ అనేది మన ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్య తోటి మాట్లాడాలి అన్నా కానీ అప్పుడు చిన్న డబ్బా ఫోన్స్ ఉండేది అప్పుడు మా అవి ఉండేది మన కాయిన్ బాక్సస్ కాయిన్ బాక్స్ ఫోన్స్ వన్ రూపీ కాయిన్ అయితే వన్ మినిట్ మాట్లాడొచ్చు టూ మినిట్స్ మాట్లాడొచ్చు అట్లుండే అప్పుడు జనరేషన్ వేరే ఉండే ఇప్పుడు జనరేషన్ వచ్చేసి ఇప్పుడు స్మార్ట్ మళ్ళీ డబ్బా ఫోన్లు వచ్చినాయి డబ్బా ఫోన్లల్లో ఇట్లా అప్పుడు అమ్మతో

చదువుకున్నాక జగద్గిరిగుట్ట వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫోర్త్ మధ్యలో ఎండింగ్లో ఆపేసిన ఫోర్త్ మధ్యలో ఆపేసినాక ఫ్రెండ్స్ అనేది గుర్తులేరు గుర్తు లేకపోతే ఇంస్టాగ్రామ్ వల్ల ఒక ఫ్రెండ్ నెంబర్ ఉండే ఆ నెంబర్ పనికిరాలేదు అది పోయింది నెంబర్ అతనిది పోయిన కానీ ఆ నెంబరు మెల్లమెల్ల మెల్లమెల్లగా ట్రై చేసినా కలవలేదు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కలుద్దాం అనుకున్న వాళ్ళ ఇల్లు తెలుసు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎట్లా మనకి ఇప్పుడు ఫోన్ ఉండడు ఫోను ఉండడం వలనేగా అన్నీ తెలిసింది ఇంస్టాగ్రామ్లో అట్లా నెంబర్ ఉంటే డైరెక్ట్ ఇంస్టాగ్రామ్లో ఐడీస్ వస్తాయి కొన్ని ఫాలో ఫాలో అని ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వల్ల ఇంకా మనకి వాళ్ళ పేరు తెలిస్తే మనకి ఇంకా అంతా వాళ్ళను అట్టే దొరక పట్టొచ్చు వాళ్ళను మనం గుర్తుపట్టొచ్చు యూట్యూబ్ యూట్యూబ్ వచ్చేటివి యూట్యూబ్ ఛానల్స్లో అందరు పెడుతున్నారు అందరూ యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నారు యూట్యూబ్ ఇంకా చాలా మంచిది యూట్యూబ్లో ఇప్పుడు మనం ఈ వర్క్ ఇప్పుడు మనకు ఒక వర్క్ రాదంటే ఆ వర్క్ నేర్పిస్తున్నారు యూట్యూబ్లో అంటే వర్క్ నేర్పుతారు వాళ్ళకు మనీ ఇంకా ఎక్కువ వస్తాయి మనము చెప్పచ్చు మనకు ఏం తప్పు ఏం లేదు చాలా బాగుంది యూట్యూబ్ ఇంకా ఇంస్టాగ్రామ్ ఇంకా చాలా బాగుంది అన్ని వీడియో కాల్స్ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ ఇప్పుడు మనం ఒక విలేజ్లో ఉన్నారు అమ్మమ్మ వాళ్ళు మనమేమో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మనం ఎట్లా మాట్లాడాలి అమ్మమ్మ తాతయ్యతో ఎప్పటికీ రాలేము కదా రాలేము కాబట్టి వీడియో కాల్ వచ్చేసి ఇలా వాళ్ళకు ఇంకో టచ్ సెల్ ఇస్తే వాళ్ళకు ఇంకా ఇట్లా కూడా చెప్తారు మన వీడియో కాల్ చేస్తే ఇట్లా గ్రీన్ కలర్ సింబల్ ఆన్సర్ అని వత్తితే ఇట్లా అంటే వత్తితే వత్తినాక మనం ఇట్లా మనం వీడియో కాల్ యాక్సెప్ట్ అవుతుంది ఆ వీడియో కాల్లో అమ్మమ్మ తాతయ్యని మనం మాట్లాడొచ్చు మంచిగా అందుకే మొబైల్ ఉండడం వల్ల చాలా బెటర్